ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఆరోగ్య సేవల పరిస్థితి ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగైంది ఎందుకంటే అక్కడక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ స్థాపించడం వెంటనే ఒక్కొక్క వార్డుకి దగ్గరలో ఒక పిహెచ్సి ఉండడం ప్రతి చిన్న విషయానికి పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళకుండా మనకి దగ్గరలోనే ప్రభుత్వం వాళ్ళు ఈ యొక్క చిన్న హెల్ప్ క్లినిక్స్ అనేవి ఏర్పాటు చేయడం వల్ల ఆరోగ్య సేవలు అయితే చాలా బాగా వెంటనే త్వరగా అందుతున్నాయి ఎక్కడా టైం డిలే అనేది లేకుండా జరుగుతుంది క్లినిక్స్ క్లినిక్స్ పెట్టడం వల్ల మరి దానివల్ల ఏదైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి టైం పడుతుంది క్యూలో ఉండాలి లేకపోతే పలానా ఓపీ టైమ్ ఇది అనేది అయితే లేకుండా ఇన్ టైంలో ఈ యొక్క మెడికల్ ఫెసిలిటీ అయితే అందుతుంది